క్రీడా అన్నాక చాలానే ఉన్నాయి వాటిలో క్రికెట్ కబడ్డీ ఇలాంటి క్రీడలు మనం చూస్తూ ఉంటాము క్రీడల వల్ల మనకి మానసిక ఉల్లాసము కలుగుతున్నది వాటిలో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టము ప్రతీ మ్యాచ్ని తప్పకుండా చూస్తాను నాకు క్రికెట్లో ధోని విరాట్ సురేష్ రైనా అంటే ఇష్టము ఎందుకంటే వాళ్ళ ఆటను చూసిన తరువాతే ఆట మీద ఎక్కువగా ఇష్టం పెరిగింది క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు ఆన్లైన్లో కానీ టీవిలో కానీ మ్యాచ్ని చూసే వాళ్ళము ఏ మాధ్యమం అందుబాటులో ఉంటే ఆ మాధ్యమంలో చూసేవాళ్ళము నేను క్రికెట్ మ్యాచ్ని మా స్నేహితులతో కలిసి ఎక్కువగా చూసేవాళ్ళము చూసిన తరువాత మేము మ్యాచెస్ని కూడా ఆడేవాళ్ళము ధోనిని ఇన్స్పిరేషన్ తీసుకుని క్రికెట్ మ్యాచెస్ని ఆడేవాళ్ళము మ్యాచెస్ మీద బెట్టింగ్ కూడా వేసేవాళ్ళము అలాగే చాలానే డబ్బులు పోయాయి కానీ అన్నీ డబ్బులు వచ్చాయి కూడా క్రికెట్లో క్యాప్టన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు ధోని క్యాప్టెన్సీలో చాలా ట్రోఫిస్ వచ్చాయి లీడింగ్ కూడా బాగుండేది అందరం ధోని బ్యాటింగ్ కోసము వెయిట్ చేసేవాళ్ళము ధోని హెలికాఫ్టర్ షాట్ కోసము చూసేవాళ్ళము ఫైనల్లీ ధోని షాట్ కొట్టగానే జనాలు అందరూ అరుపులు స్టేడియం మొత్తం గోల గోల ఆన్లైన్లో అయితే ఫోన్స్ జియో జియో సినీమాస్లో చూసేవాళ్ళము